హలో హవేలీ రెస్టారెంట్ అండి నేను ఇక్కడ కాకినాడ వెళ్లాలనుకుంటున్నాను అండి గుంటూరు నుంచి ఇక్కడ అయితే మరి కొంచెం మనకి వాతావరణ సరిగ్గా లేదు కొంచెం వర్షం అది పడుతూ ఉంది ఇక్కడ సర్వీసెస్ కూడా ఏమీ అవైలబుల్గా అది లేవు కొంచెం నాకు మీ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంటుందో లేదో కనుక్కుందామనేసి ఫోన్ చేస్తున్నాను అండి ఉంటుందా అండి అంటే నేను బై బస్సు వెళుతున్నాను అండి కొంచెం ఓకే ఓకే నండి అయితే నాకు ఇక్కడ ఏమైందంటే మధ్యలో ఆగుతుందండి ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి కొంచెం రాజమండ్రి అలాంటి సైడ్ ఆగుతుంది ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మీరు నాకు ఇది అందించగలరా అనేసి ఫోన్ చేస్తున్నానండి మినిమం ఒక గంట అయితే టైం ఉంటుంది ఆలోపు మీరేమన్నా అందించగలరా అక్కడ మీ సర్వీసెస్ ఉన్నాయండి ఓకే ఓకే నండి ఉన్నాయా అయితే సరేనండి నాకు ఒకసారి నా ఫోన్ నెంబర్ మీకు పంపిస్తున్నాను నాకు ఏదయింది నాకు చెప్తే కనుక నేను అక్కడ ఆగేటప్పుడు కాల్ చేస్తాను ఓకే నండి అక్కడ హవేలి రెస్టారెంట్ మీ బ్రాంచ్ ఉంటుందా అండి అక్కడ దగ్గర్లోకి వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తాను అండి అంటే అక్కడ కొంచెం రాజమండ్రి ఎక్కువ సేపు ఆపాడు అందుకే తెలిసింది ఆపుతాడు అని చెప్పారు డ్రైవర్ గారు ఓకే నండి నాకు అక్కడికి తీసుకు వచ్చి ఇవ్వగలరా మీరు ఓకే నండి ఇది కొంచెం నాకు జర్నీ ఎక్కువ మాలా దారిలో అది ఆపరు అనమాట బస్సులు కదా అందుకనేసి అడగదామనేసి చేశానండి ఓకే నండి థ్యాంక్ యూ అండి